హలో గుడ్ మార్నింగ్ వెరీ గుడ్ మార్నింగ్ చెప్పండి ఓకే

ఏ కా ఏ బ్రాంచ్ మీరు

చెప్పండి ఏ మీరు ఏ బ్రాంచ్లో అండి బీటెక్లో ఏమి చేశారు బీటెక్లో బీటెక్ పూర్తి చేశాను అంటున్నారు కదా గ్రూప్ ఏ బ్రాంచ్ ఏమి చేశారు మీరు సిఈసి ఆ మెకానికల్ ఆ లేకపోతే ఈసీఈ ఆ ఏమి చేశారు అని అడుగుతున్నాను మీకు ఓకే ఓకే ఓకే మెకానికల్ చేసారు కదా అంటే మీరు మా కన్సల్టెన్సీకి వచ్చారు కాబట్టి మేము మీకు అన్ని రకాలుగా ఈ కోర్సులు అని ఏమి ఏమి నేర్చుకోవాలి అన్నీ మేము చెప్తాము దాన్నిబట్టి మీరు ఆల్రెడీ బయట నేర్చుకుని ఉంటారు ఒక లేదు అంటే మా ద్వారానే మేము నేర్పుతాము మీకు ఏంటంటే మీ కెరీర్ అని మీకు జాబ్ వచ్చేలా చేసిపెడతాము అన్ని చక్కగా మీకు అన్నీ మీకు అన్నీ ఆ చెప్పండి అదే మీకు సంబంధించిన కోర్సులు ఉంటాయి మీకు ఈ ఈ గ్రూపుకు సంబంధించిన కోర్సులు అన్నీ మేము చెప్తాము మా మా బ్రాంచ్ సభ్యులు వాళ్ళు చెప్తారు వాళ్ళని బట్టి మీరు చూసి దాన్నిబట్టి జాయిన్ చూసి చేద్దురు కాని మీకు మంచి మంచి డవలప్ ఉండేలా చేస్తాము మీకు మంచి కంపెనీలో ఉండేలాగా మీకు ఫర్దర్గా అన్ని రకాలుగా ఉపయోగపడేలా చూస్తాము మీరు ఏంటి అంటే కోర్సులు ఉంటాయి నేర్చుకోవాలి పైథాన్ అని ఒరాకిల్ అని కోర్సులు ఉంటాయి సీ సీ ప్లస్ ఉంటాయి కోర్సులు మీరు బయట ఉన్నా పర్వాలేదు మా దగ్గర ఉంటాయి మాకు మేము అంటే దగ్గర ఉండి మీకు అన్నీ చెప్పడం వల్ల మీకు ముందుకు వెళ్ళడానికి బాగుంటుంది మా దగ్గర ఉండి నేర్చుకోవడం వల్ల చేసుకోవడం ఏంటి అంటారు ఆ పెట్టరు అవును అవును ఏంటంటే మీకు ఇంకా చూసి అన్నీ రెడీగా చేసి పెట్టినట్టు ఉంటుంది ఆ ఇంటర్వ్యూస్ కూడా ప్రొవైడ్ చేస్తాము మీరు మీరు ఏంటంటే రేపు పొద్దున ఇవి అన్నీ నేర్చుకోవడం వల్ల మీరు ఎక్కడ అయినా జాబ్ ఉంది అని ఇంటర్వ్యూకి వెళ్ళారు అనుకో మీరు అక్కడ ఎలాగ దాన్ని చూడాలి చేసుకుంటారు దాన్నిబట్టి ఉంటుంది మీకు ఆ జాబ్ స్కిల్స్ అన్ని అన్నీ మీరు అన్నీ నేర్చుకోవచ్చు జాబ్ జాబ్స్ స్కిల్స్ అని అన్నీ ఉంటయి మీరు రేపు పొద్దున ఎక్కడైనా చిన్న జాబ్ అయినా పెద్దది అయినా మన మనం ముందు ఒకసారి ఇంటర్వ్యూకి వెళ్ళిపోయాము అనుకో దాన్నిబట్టి తెలుస్తుంది ఓహో ఇలా ఉంది కదా అని ఒక అలవాటు అవుతుంది మెయిన్ ఇంపార్టెంట్ మెయిను మీకు మంచి జాబ్ అయినా సరే ఇంకా మీరు గుర్తింపు పొందుతారు బాగా తొందరగా వెళ్ళిపోడానికి ఉంటుంది ఓకే మీరు రేపు ఆ ఓకే అండి కలుద్దాం